తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల్లో తెలుగు భాషకు ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ ఒకటి ప్రచారం ఇంకా ప్రసారంలో రాజకీయ నాయకులు తమ ప్రచారాలను ఎక్కువగా తెలుగులోనే నిర్వహిస్తారు ఎందుకంటే ప్రజలందరికి ఆ భాష అర్థమవుతుంది రెండవది అసెంబ్లీ ఇంకా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలలో ఎక్కువగా తెలుగు భాష వాడుతారు అధికారిక రికార్డుల కోసం కూడా తెలుగు ఉపయోగిస్తారు మూడవది ప్రజలకు సమీపంగా ఉండేందుకు తెలుగు భాషలో ప్రసంగాాలు ప్రజలను మరింత ఆకట్టుకునేలా చేస్తాయి ఎందుకంటే మాతృభాషలో మాట్లాడినప్పుడు ప్రజలతో అనుబంధం పెరుగుతుంది నాలుగవది పత్రికలు ఇంకా మీడియా తెలుగు న్యూస్ ఛానెల్స్ పత్రికల రాజకీయ విశ్లేషణలలో ప్రజలకు అర్థమయ్యేలా తెలుగులో అందిస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో హిందీ ఆంగ్ల భాషలు కూడా వాడుతుంటారు ముఖ్యంగా జాతీయ రాజకీయాలలో కానీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాష రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది